నమస్తే మ్యాడం చెప్పండి ఎవరు అవును మ్యాడం నేను విజయనగరం లోకల్ గైడ్ మాట్లాడుతున్నాను చెప్పండి ఓకే మ్యాడం విజయనగరంలో అయితే ఎండాకాలంలో అయితే మరి ఎండ చాల ఎక్కువగా ఉంటుంది మ్యాడం ముఖ్యంగా మనకి విజయనగరం సిటీలో అయితే మాత్రం ఎండ తీవ్రంగానే ఉంటుంది మనకి అక్కడ దగర్లో ఉన్న తాటిపూడి డ్యామ్ అడవి ప్రాంతంలో అయితే మనకి వాతావరణం అనేది కూల్గా ఉంటుంది ఆ అదే విధంగా మనకి వర్షాకాలం వచ్చేటప్పటికి మనకి విజయనగరం జిల్లాలో నదులు ఎక్కువగా ఉన్నాయి అందు వల్ల ఏంటంటే ఇక్కడ మరి ఎక్కువగా నీరు ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది శీతాకాలంలో అయితే మాత్రం పొగమంచు ఎక్కువగా ఉండి ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది

అవును మ్యాడం రామతీర్థాలు దగ్గర ఏంటంటే అక్కడ అగ్ని పర్వతం ఉంది కాబట్టి ఏ కాలంలో అయినా సరే అలానే ఉంటుంది ఒక హీటుగా అంటే నార్మల్గా ఉంటుంది మ్యాడం హీట్గా ఉండదు బట్ చలిగా అయితే ఉండదు ఎండాకాలంలో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది వర్షకాలంలోనే కొంచెం బెటర్గా ఉంటుంది మ్యాడం ఏంటి మ్యాడం ఆ లావా ఉంటుంది మ్యాడం అవును మ్యాడం దాని వల్ల హీట్ ఎక్కువ వస్తుంది మనకి శీతాకాలంలో మరి తాటిపూడి డ్యామ్ దగ్గర అయితే పొగమంచుతో కూడి మనకి చాల క్లైమేట్ చాల బాగుంటుంది మ్యాడం మనకి ఫోటో షూట్కి అకేషన్కి ఆ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి చాల బాగుంటుంది వాతావరణం పొగమంచుతో ఆ అదే మ్యాడం చుట్టూ చెట్లు అడవిలా ఉంటుంది మ్యాడం ఫారెస్ట్ ఏరియా అందుకోసేమే చల్లగా ఉంటుంది

ఇంకా చూపిస్తాం మ్యాడం కంపల్సరీగా చూపిస్తాం మీరు వచ్చే ఓకే మ్యాడం చేస్తాం మ్యాడం ఓకే ఉంటా మ్యాడం ఓకే మ్యాడం